మా పట్టణాలు కానీ మా పట్టణాలు కానీ మా ప్రాంతాల్లో కానీ మాయొక్క గ్రామాల్లో కానీ వస్తున్నటువంటి వ్యాధులు అంటే జ్వరం రావచ్చు జ్వరాలలో ఎన్నో రకాలు ఉన్నాయి అండి అది టైఫాయిడ్ జ్వరము మలేరియా జ్వరం డెంగ్యూ జ్వరము ఈ విధంగా రకరకాలైనటువంటి జ్వరాలు ఉన్నాయండి ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి వస్తాయి ఎందుకంటే అక్కడ సైడ్ కాలవలు ఉండవు అన్నమాట అంటే డ్రైనేజ్ ఉన్నట్లయితే మనం వాడుకున్నటువంటి వాటర్ అంతా కూడా బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఫ్రెష్ వాటర్ వెళుతూ ఉంటుంది అలాగా వాటర్ అనేది నిలవ ఉండవు అన్నమాట అక్కడ కాబట్టి నిలవ ఉన్నటువంటి ప్రదేశాల్లో అయితే భయంకరమైనటువంటి దోమలు ఉంటాయి ఆ దోమలు మనకు కుట్టినప్పుడు అది మలేరియా జ్వరం వస్తుంది డెంగ్యూ జ్వరం వస్తుంది ఈ మలేరియా డెంగ్యూ జ్వరాలకు ఈ టైఫాయిడ్ జ్వరాలకు దూరంగా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనం తినే ఆహారం ఎలాంటి ఆహారము మనము బియ్యం పెట్టుకుంటాము ఆ బియ్యం కడిగి మరి అన్నం వండడానికి గ్యాస్ మీద పెట్టుకున్నప్పుడు ఆ ద ఆ దబర ఆ పాత్ర అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తరువాత ఎండలో పెట్టినట్లయితే దాంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతాయయి అప్పుడు ఎండకి బాగా కాగెక్కిన తరువాత ఫ్రెష్గా అవుతుంది ఆ పాత్ర అనేది అప్పుడు మనము వాటర్ ఏసుకొని మరి రైస్ కడిగి దాంట్లో పెట్టుకోవాలి అన్నమాట ఆ విధంగా అన్నం చూసినట్టయితే అలా చేసుకోవాలి కాయగూరలు మనము కాయగూరలు బయటకి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏ మందులంటే ఆ మందులు వేసి పండిస్తూ ఉన్నారు అంటే కెమికల్స్ ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట ఆ కాయగూరల్లో ఆ కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మరి మన ఇంటి దగ్గరికి వచ్చిన తరువాత మనం ఏం చేస్తున్నాము ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేస్తాము మనం ఉన్నటువంటి వంట రూమ్ కూడా మనం క్లీన్గా పెట్టుకోలేము అన్నమాట అక్కడ పెట్టినప్పుడు దానిపైన ఈగలు దోమలు కూడా వాలతాయి ఆ కాయగూరల పైన లేదంటే ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకి ఇబ్బంది మరి వంటగదిలో పెట్టి వాడుకున్నా ఇబ్బంది ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకుంటే ఎలా ఇబ్బందంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు ఆయొక్క ఐస్కి ఆ బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది కాయగూరల్లో మనం దానికి ఏం చేయాలి వేడి నీళ్ళు కాచుకొని అందులో ఒక గంట అరగంట పాటు ఈ కాయగూరలు అనేవి అందులో వేయాలి వేసిన తరువాత అందులో ఉన్నటువంటి చీడ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఆ వే నీళ్ళలో తరువాత మనం వండుకొని తినాలి అలా కూడా జరగలేదు అంటే మనం ఇంటి ముందే ఎంతో కొంత స్థలం ఉంటుంది అండి ఆ స్థలాాల ముందు మనం ఈ గింజలు తోటకూర గింజలు కాయగూరల గింజలు తెచ్చుకొని మనం వేసుకోవాలి ఇంటి ముందే వేసుకోవాలి వేసుకొని మనం బియ్యం కడిగిన నీళ్ళు అలాగే కొంచెం కొంచెం దానికి కావలసినటువంటి పిండీలు గోధుమ పిండి ఇలాంటివన్నీ మనం జల్లడ పట్టుకుంటాము అనుకోండి ఈ పిండంతా కూడా ఆ చెట్లు ఉండేటటువంటి స్థలంలో వేయాలి వేసినట్లయితే మంచిగా మంచి పోషకాలు పోషకాహారాలు అనేది ఆ చెట్టుకి ఇస్తుంది అన్నమాట ఆ స్థలానికి ఇచ్చినప్పుడు ఆ చెట్టు పీల్చుకొని అందులో వచ్చేటువంటి కాయగూరలు మనకు మంచి బలాన్ని ఇస్తాయి అన్నమాట అలాంటివి మనం తినాలి అదేవిధంగా పాలు నీళ్ళు కావచ్చు ఇప్పుడు బోరు వేసుకున్న వాళ్ళు వాళ్ళ మోటర్ వేసుకొని బోర్ నీళ్ళు ఫ్రెష్గా తాగుతారు ఇప్పుడు బోర్ లేని వాళ్ళు ఏం చేయాలి మరి మున్సిపాలిటీ వాటర్ అనేది వస్తుంటాయి కదండీ ఆ వాటర్ నిలబడిన దగ్గరంతా కూడా పైన అయితే చూస్తే ట్యాప్ బాగానే ఉంటుంది క్రింద అయితే వాటర్ ఆగి ఉంటాయి అక్కడ పందులు మూతి పెడతాయి కుక్కల మూతి పెడతాయి అక్కడే మనం బింద పెట్టి పట్టుకొని రావడం జరుగుతుంది కానీ అలా ఉన్నా కూడా మనకు బోరు వేసుకునే వ్యవది లేదు కాబట్టి అక్కడ వాటరు ట్యాప్ తిప్తే కొంచెం వాటర్ వెళ్ళి అక్కడ క్లీన్ అవుతాయి అయిన తరువాత మన బిందని చక్కగా క్లీన్ చేసుకొని పట్టుకొని వాటిని వడగట్టుకోవాలి వడగట్టుకొని ఇంటికి తెచ్చిన తరువాత కాచుకొని త్రాగాలి అన్నమాట ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎలాంటి వ్యాధులు కూడా మన భ మన ధరిని చేరవు అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి జ్వరాలు అనుకోండి వైరస్ వైరస్ అంటే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అంటే జలుబు దగ్గు తలనొప్పి ఇలాగా ఈ వైరల్ ఫీవర్లు ఎలా వస్తాయి మనం ఒకరి దగ్గర ఒకరం పడుకోవడం వల్ల వైరల్ ఫీవర్లు వస్తున్నాయి ఇవి రాకుండా ఏం చేయాలి అంటే మనము పడుకున్నటువంటి ఆయొక్క పడక ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి అంటే ఆ బెడ్షీట్ని నీట్గా ఉతుక్కోవాలి వారు ఇంకా ఒకసారయినా పదిహేను రోజులకు ఒకసారిగా అయినా నీట్గా ఉతుక్కొని బాగా ఎండ ఎండబెట్టాలి ఆ బెడ్షీట్ని మనం కప్పుకునే బెడ్షీట్ని కూడా అలాగే ఉంచుకోవాలి అలాగే అలాంటి వైరల్ ఫీవర్ వచ్చిన వాళ్ళు బాగున్న వ్యక్తి దగ్గర పడుకోకూడదు అలా పడుకున్నట్లయితే మనం అది అంతా కూడా పీల్ చేసుకొని ఆయొక్క వైరస్సు మన ప్రక్కన వాళ్ళకి వస్తుంది ఆ విధంగా వైరల్ ఫీవర్లు మనకు అంటూ వ్యాధులుగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ అంటు వ్యాధుల వల్ల వ్యాధులు పెరిగి అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మరి మనం ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఎలాంటి అనారోగ్యాాలకు గురి కాకుండా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము